నేను బైకింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడు హెల్మెట్ ధరిస్తు ఉంటాను ఎప్పుడు కూడా నెమ్మదిగా వెళ్తాను అక్కడ రోడ్డు ప్రకారము నిర్ణయించే స్పీడ్ లిమిట్ ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్తాను ఎప్పుడు కూడా ఎడమవైపు బైక్ డ్రైవ్ చేస్తు వెళ్తాను రాంగ్ ఎప్పుడు రాంగ్ డ్రైవింగ్ ఎప్పుడు చేయను నేను సిగ్నల్స్ను పాటిస్తాను హార్న్ కొడుతు ఎవరైనా వస్తే హార్న్ కొడుతు జాగ్రత్తగా వెళ్తాను నేను బండితో పాటు వెళ్ళినప్పుడు డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు నాతో పాటు బండికి సంబంధించిన ఆర్సీ బుక్ సి బుక్లను తీసుకుని వెళ్తాను అదేవిధంగా నేను లైసెన్స్ను కూడా తీసుకుని వెళ్తాను బైక్ పొల్యూషన్ కూడా తీసుకుని వెళ్తాను